అదే సార్ మేము టూరిస్ట్లు మాట్లాడుతున్నాము మాకు ఆంధ్రాలో టూరిస్ట్ ప్లేస్ కావాలి అవును సార్ వెకేషన్కి వస్తున్నాము

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మేము సిక్స్ మెంబర్స్ వస్తాము సార్

ఓకే సార్ సాటర్డే కానీ సండే కానీ ప్లాన్ చేస్తాము అవును సార్ లేదు సార్ లేడీసు ఉన్నారు సార్

ఓకే ఓకే ఓకే ఓకే థ్యాంక్ యు ఓకే థ్యాంక్ యు